మా ఊళ్ళో బహిరంగ విసర్జన ఇంతకముందు సాధారణంగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి ఇంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి దాన్ని ఎలా వాడాలి అన్నది జనాలు అందరికి అర్థమైంది దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అన్నది కూడా వాళ్ళకు అర్థమైంది ఒకవేళ మూ బహిరంగ మలవిసర్జన చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అన్నది కూడా వాళ్ళకు అర్థమైనది వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే ఒకటి బహిరంగగా వెళ్తున్న కొద్ది అందరు చూడడం వల్ల సిగ్గుగా ఉంటుంది రెండవది మీరు మనము బహిరంగ స్ విసర్జన చేయడం వల్ల మన దొడ్డి మీద ఈగలు పురుగులు అన్నీ వాలడం వలన ఆ ఈగలు మళ్ళీ వచ్చి మనం తినే భోజనం మీద వాలడం వలన వాటి కాళ్ళకు అంటుకున్నటువంటి క్రిములు అన్నీ మన భోజనంలోకి పడడం వల్ల అది మనం తినడం వల్ల కడుపులోకి పోయి మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అని చెప్పి మా ఊరి ప్రజలందరికి అర్థమైపోయింది సో అందువలన బహిరంగ మల విసర్జన అన్నది మా ఊళ్ళో లేదు